స్టాంపులు నాణ్యాలు రాళ్ళు సేకరించేటప్పుడు నేను ఎదుర్కున్న సవాళ్ళు అడ్డంకులు ఏంటంటే కొన్ని స్టాంపులు కలెక్షన్ అయిపోయిన తర్వాత మిగతా రేర్గా దొరికే స్టాంపులు కలెక్ట్ చేసేటప్పుడు అవి దొరకకపోవడం సైట్లలో వెతికినా దొరకకపోవడం పోనీ ఊళ్ళో ఎవరి దగ్గర ఉన్నాయా అని చెప్పి కనుక్కుంటు ఉంటే వాళ్ళు అడగడం ఏంటంటే నువ్వు ఈ స్టాంపులు కలెక్ట్ చేసి ఏమి చేస్తావు నీకు ఏమైన్న పిచ్చి ఎక్కిందా నీకు ఏమన్న బుద్ధి ఏమన్న క్షీణించిందా ఏమి చేసుకుంటావు దాంతో రూపాయి రాదు అది ఒక హాబీరా బాబు అన్నా కూడా ఎవరు గూడా పట్టించుకునే వాళ్ళు కాదు అన్నమాట అదే విధంగా ఏంటంటే ఎవరి దగ్గరైనా ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఈ స్టాంపులు కానీ నాణ్యాలు కానీ రాళ్ళు కానీ రకరకాల రాళ్ళు కానీ ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు నా దగ్గర ఉండేవి అప్పుడెప్పుడో ఉండేవి ఇప్పుడు లేవు తర్వాత ఇస్తాను వెతకాలి తర్వాత వెతికి పెడతాను ఇప్పుడురా అప్పుడురా అని చెప్పి తిప్పుకోవడము కొన్నిసార్లు ఏంటంటే వేరే ఊళ్ళకు వెళ్ళడము అప్పుడు కూడా వాళ్ళు నేను ఇంత దూరంలోకి వెళ్ళి వచ్చిన కొంచెం వెతికి పెట్టవచ్చు కదా మీకు తెలిసి ఉంటుంది కదా అది కదా ఇది కదా అంటే కూడా ఎవరు వినేవాళ్ళు కాదు సో ఈ విధమైన కష్టాలు అడ్డంకులు నేను చాలా ఎదుర్కొన్నాను బట్ స్టిల్ హ్యాపీ కొన్ని అయితే స్టాంపులు రాళ్ళు అండ్ నాణ్యాలు కూడా కలెక్ట్ చేయడం జరిగింది